ఇరవై మూడు సున్నా తొమ్మిది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు సున్నా రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సున్నా ఒకటి సున్నా రెండు రెండు వేల ఇరవై మూడు పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి